మా ప్రాంతంలో వోడాఫోన్ కూడా ఉంది కానీ వారి నెట్వర్క్ కవరేజ్ అంత బాగా లేదు అయితే వారు కూడా మంచి డేటా ప్లాన్లు అందిస్తున్నారు

కంపెనీలు వారి సేవలు తృప్తికరంగా ఉన్నాయి మరియు వారి నెట్వర్క్ కవరేజ్ కూడా బాగుంది మా ప్రాంతంలో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ సేవలు బాగా అందుబాటులో ఉన్నాయి ఈ సేవలు మా రోజువారీ జీవితాలను సులభతరం చేస్తున్నాయి మేము ఈ సేవలను ఉపయోగించి మా పనులను సులభంగా పూర్తి చేస్తున్నాము ఈ కంపెనీలను సేవలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మా ప్రాంతంలో నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పోటీ ఉంది ఇది వారి సేవలను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది ఈ పోటీ వల్ల వినియోగదారుకు మెరుగైన సేవలు లభిస్తున్నాయి ఈ ప్రాంతంలో టెలికాం సేవలు నిరంతరం మెరుగుపడుతున్నాయి మేము ఈ మెరుగుదలను స్వాగతిస్తున్నాము మరియు అవసరాలకు తగిన సేవలను ఎంచుకుంటున్నాము మా ప్రాంతంలో టెలికాం కంపెనీలు సేవలు మాకు చాలా ముఖ్యమైనవి అవి మా జీవితాలను సులభతరం చేస్తున్నాయి